మా వంటింట్లో ఎక్కువ తినే గిన్నెలు చెంచాలు గంటెలు గ్లాసులు బగోనీలు రైస్ కుక్కర్ ఎక్కువ ఇవి ఎక్కువ ఉంటాయి మనము గిన్నెలు అంటే డైలీ తిననీకి యూజ్ చేస్తాము గ్లాస్ వాటర్ జ్యూస్ తాగనీకి మిల్క్ తాగనీకి చాయ్ తాగనీకి యూజ్ చేస్తాము ఇంకా స్పూన్స్ అంటే స్పూన్స్కు బీ టిఫిన్స్ తిననీకి లైక్ ఉప్మా సేమ్యా ఉప్మా ఇలాంటివి తిననీకి యూజ్ చేస్తాము చిన్నచిన్న కప్స్ ఉంటాయి చిన్నచిన్న కప్స్ ఎట్లా దేనికి యూజ్ చేస్తాము అంటే మనము ఇంట్లో ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమంటారు

పాపడ్ వేయించుకోవాలన్నా కర్రీస్ ఉంటుంది ఇంకోటి తాళ్ళు పుచికి తాళింపు వేసుకొనే సరికి ఇంకా చిన్న కడాయి ఉంటుంది అందులో తాళింపు వేస్తాము పప్పు పప్పు చేయడానికి కుక్కర్ ఉంటుంది అందులో మనం పప్పు చేస్తాము ఇంకొకటి రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఎందుకంటే రైస్ కుక్ చేయడానికి ఈజీ అయిపోతుంది కాబట్టి రైస్ కుక్కర్ యూజ్ చేస్తాము ఇంకా పోపు డబ్బాలు ఉంటాయి పోపు డబ్బాలు అంటే మనకి ఇప్పుడు సడన్గా కర్రీ చేయాలంటే అవి దొరకవు కాబట్టి పోపు డబ్బాలలో కొన్ని ఇంగ్రిడియంట్స్ వేసుకోడానికి పోపు డబ్బా ఉంటుంది అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇట్లాంటివి వేస్తాము ఇంకోటి చెంబులు ఉంటాయి చెంబులు అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ ఇవ్వడానికి చెంబులు యూజ్ చేస్తాము మా ఇంట్లో ఇంకా హ్యాండ్ వాషర్ ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంటే తినగానే వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్ వాషర్ ఉంటుంది మా ఇంట్లో ఇంకా కిచెన్లో దోశ పెనం ఉంటుంది దోశ వేసుకోవడానికి చపాతీ కాల్చుకోవడానికి ఎట్ సెటరా ఎట్ సెటారా

స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ తీసుకోవడానికి ఇంకా మా కిచెన్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కారం ఇట్లాంటివి వాటికి కూడా ఎందుకు అవి ఎక్కువ ఉంటాయి అంటే కర్రీస్లో వేస్తాము కాబట్టి ఉప్పు కారం పసుపు నూనె అల్లం వెల్లిగడ్డ వీటికి కూడా ఇవి కూడా ఎక్కువుంటాయి మా కిచెన్లో గోధుమపిండి బాగా యూజ్ చేస్తాము మేము చపాతీస్కి గోధుమపిండి ఉంటది